మా ప్రాంతం నుండి కనుమరుగైన తెలుగు సంస్కృతిక సంబంధించి కొన్ని ప్రముఖ సంఘటనలు మరియు పండుగలు తెలుగు సాహిత్య అకాడమీ తెలుగు సాహిత్యాన్ని రక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి పనిచేస్తుంది ఇందులో కథలు కవితలు గాద్యాలు మరియు గ్రంధాలు ముఖ్యంగా ఉంటాయి సంక్రాంతి తెలుగు సంవత్సర కాలచక్రానికి సంబంధించిన ప్రధాన పండుగ ఈ పండుగలో పొంగల్ వంటి కార్యచరణాలు ముగ్గులు రంగవల్లి ప్రసారాలు భజనలు చేస్తారు ఉగాది తెలుగు తెలుగు నూతన సంవత్సర పండుగ ఈరోజు తులసి పూజ ఉగాది కరకట్టంగా చేయడం కొత్త సంవత్సరాన్నంతట శుభారభం చేసేందుకు ప్రత్యేకమైన పనులు జరుపుతారు వసంత పంచమి తెలుగు ప్రజలలో రసాల పండుగ మరియు భక్తి సంబంధిత పండుగ దీని సందర్భంలో సం సాంప్రదాయ పాటలు మరియు దార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు దసరా ఇది భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన పండుగగా తెలుగు ప్రజల్లో శక్తి దేవతల పూజలు భక్తి మార్గాలు వ్రతాలు నిర్వహించబడతాయి ఈ పండుగలు సంస్కృతులు సాహిత్యం మరియు సంప్రదాయాలు తెలుగు భాష మరియు సంస్కృతిని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి బాల్యం కుటుంబంలో పెద్దలు చెప్పిన తెలుగు కథలు పురాణాలు పండుగలు సాంప్రదాయాలు ఎలా జరుపుకున్నారో అనుభవం పాఠశాల దశ తెలుగు సాహిత్యంలోని మొదటి పరిచయాలు ఎలా ఉన్నాయో తెలియజేసేది పండుగల సందర్భంగా పాటలు నృత్య సం ప్రదర్శనలు తెలుగు వ్యాస రచనలు యవ్వన దశ సినిమా నాటకాల ద్వారా తెలుగు భాషపై అభివృ అభిరుచి పెరగడం తెలుగు సంస్కృతిని ప్రదర్శించే ప్రయాణాలు సాహిత్య సభారులు సభలు సంబరాలు ప్రస్తుతం తెలుగు భాష సాంప్రదాయాలను పిల్లలకు చెప్పడం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనటం ఇ ఇలాంటివి కనుమరుగైపోయాయి